ఓకే సార్ చెప్పండి ఓకే సార్ మీ పేరు ఓకే సార్ ఇప్పుడు మీరు ప్రస్తుతం వచ్చి ఫస్ట్ హోటల్లోనే దిగుతారు కదా కేజీకే గ్రాండ్ అని గె బాగుంటుంది సార్ హోటలు ఫుడ్డు అని నాన్వెజ్జు మీరు వెజ్జు తినాలన్నా రూమ్సు నీట్గా సర్దుకుంటారు వాళ్ళు అలాగే స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది మీరు అక్కడ స్టే ఫస్ట్ వచ్చి స్టే చేసి మీరు ఫ్రెష్అప్ అయిన తరువాత అక్కడ మీరు చూడడానికి మెరీనా బీ బీచ్ ఉంది అలాగే మై మైపాడు బీచ్ ఉంది శివాలయం టెంపుల్స్ ఉన్నాయి గ్రౌండ్స్ ఉన్నాయి వీఆర్సీ గ్రౌండ్ అని అక్కడ క్రికెట్ అదంతా బాగా ఆడతారు ప్లేయర్సు దగ్గర దగ్గరలో మనకు ఒక నలభై కిలోమీటర్స్ దూరంలో పెంచలకోన ఉంది సార్ లక్ష్మీ నరసింహ స్వామి ఆయన గు గుడి గుళ్ళో ఉండేది చూడడానికి చాలా బాగుంటుంది సార్ వాతావరణం అది మనకు వాటర్ అనేది ఫాల్స్గా పడుతూ ఉంటుంది చూడచక్కగా ఉంటుంది సార్ నేను మొత్తం నేను అంతా చూసుకుంటాను సార్ మీరు వచ్చిన తరువాత మీకు ఎలా డిష్గా ఉంటే అలా నేను సజెస్ట్ చేసి నేను మొత్తం తీ తీసి పెడతాను సార్ మీకు యా ప్లీజ్ విజిట్ అస్ అగైన్ సార్